నమస్కారం ఎవరు కావాలండి లోపలకి రండి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచం వివరించండి నేను మా వారు ఇంకా మా ఇద్దరు పిల్లలు ఉంటారండి ఎందుకండి అలాగా అండి అంటే ఇప్పుడు మా పిలల్ల పేరు మీద పాలసీ ని ఎన్ని సంవత్సరాలు కడుతూ ఉండాలండి మనం పూర్తిగా ఇరవై సంవత్సరాల డబ్బులు కట్టాలా అండి పాలసీ పూర్తయిన తర్వాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా అండి వడ్డీ ఎంత పడుతుందండి ఓకే అండి సరేనండి అయితే నేను మా వారిని అడిగి మీకు కాల్ చేస్తాను ఒకసారి మీ నెంబర్ ఇస్తారా చెప్పండి సరేనండి ఓకేనండి